సరైన కొత్త బ్యాంకును ప్రారంభించాలంటే వారికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతి అవసరం కొత్త బ్యాంకులను స్థాపించడానికి కఠినమైన నియమకాలు మరియు అర్హతలు ఉంటాయి ప్రధాన అర్హతలు భారీ మూలధనం అవసరం ఆర్బీఐ నిర్దేశించిన మినిమం నిధులు బ్యాంకింగ్ అనుభవం నాణ్యత గల మేనేజ్మెంట్ ఉండాలి ఆర్బీఐ బ్యాంకింగ్ లైసెన్స్ ఇవ్వాలి ప్రైవేట్ బ్యాంకులు వ్యక్తిగత పెట్టుబడిదారులు ప్రారంభించవచ్చు పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు ప్రభుత్వ నియంత్రణలలో ఉంటాయి స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు అండ్ పేమెంట్ బ్యాంకులు చిన్న పెట్టుబడిదారులకు అవకాశం ఉంది భారతదేశంలో బ్యాంకులను బ్యాంకింగ్ వ్యవస్థను ప్రధానంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నియంత్రిస్తుంది ఆర్బీఐ కంట్రోల్ వడ్డీ రేట్లు మోనిటరీ పాలసీ లైసెన్సింగ్ బ్యాంకుల ఆర్థిక స్థితిని పరిశీలించడం

స్టాక్ మార్కెట్ ద్వారా ఆర్థిక కార్యకలాపాలను పర్యవేక్షిస్తుంది ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రభుత్వ రంగ బ్యాంకుల నిర్వహణపై పర్యావేక్షణ కలిగి ఉంటుంది భారతదేశంలో